హలో పోలీస్ స్టేషనేనా అండి ఇక్కడ నేనూ వెంగళరావు నగర్ షాదీఖానా దగ్గర ఉంటానండి ఇందాక నేను కొట్టుకి వెళ్దామని బయటికొచ్చాను సార్ వస్తే ఇక్కడ ఓ నాలుగురు కుర్రోళ్లు కూర్చొని మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ ఇక్కడ అందరిని ఆడ పిల్లలు వెళ్ళకుండా రోడ్డుకి అడ్డంగా ఇబ్బంది పెడుతన్నారు అందరిని ఇది వెంగళరావు నగర్ షాదీఖానా ఉంది చూడండి మంది ముస్లిం షాదీఖాను అక్కడ సార్ ఒక్క నిమిషం సార్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు సార్ ఒక నలుగురు దాకా ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు సార్ కొంచెం

కొంచెం కొంచెం త్వ త్వరగా పంపించండి సార్ ఇక్కడ వీళ్ళు ఓకే సార్